శరీరానికి వంగే గుణం అంటే మనకు అది ఒక్కటే కాదు కానీ

ఆ సూర్య నమస్కారం చేయడం వల్ల బలం పెరగడానికి కూడా మనకు ఉపయోగపడుతుంది ఇంకోటి మనకు భుజంగాసనం కూడా చాలా బలం పెరగడానికి ఉపయోగపడుతుంది ఇంకా వచ్చి మనకు శలభాసనం వృక్షాసనం మత్స్యాసనం ఇవన్నీ మనకు బాగా బలం పెరగడానికి శరీరం వంగడానికి బాగా ఉపయోగపడతాయి సహాయపడతాయి